ఈ ప్రాంతంలో మేము హిందూ మతం ఆచరిస్తామండి ఇక్కడ శివాలయము అయ్యప్ప స్వామి గుడి భావనారీస్ గుడి మాకు దేవస్థానాలు ఉన్నవి ఇక్కడికి కొంచెం అవతలిగా చర్చీలు అలా ఉన్నాయి ఎవరు ఏ మార్గాన వెళ్ళినా మనశ్శాంతికి భగవంతుడు మానవులు అంతా ఒకటేనని చెప్పాడు మేము ఎక్కువగా శివాలయానికి ఇక్కడికి వెళుతుంటాము ఇక్కడా మాకు ఏదైనా కుటుంబంలో ఒడిదుడుకులు వచ్చినా ఇంట్లో బాగా లేదనిపించినా మేము దేవుడిని నమ్ముకోని తలలకు పోసుకొని దేవాలయానికి వెళ్తాము కొబ్బరికాయలు తీసుకొని పూజారికి మా సమస్యలు చెప్పుకుంటే ఆయన లోపల పూజలు చేసి మాకు కాస్త ఓ భగవంతుడు దయ మా మీద కలిగేటట్లుగా ఏదో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి ఇస్తాడు ఇంకా ఒడిదుడుకులు ఉంటే ఏదైనా శాంతి ఉంటే ఫలానా శాంతి చేయించుకోండి ఈ దోషాలు తొలగిపోతాయి అని చెప్పి అలా చేయిస్తారు కుటుంబంలో మాకు బిడ్డలకి ఎవరైనా సంతానం కలిగినా వాళ్ళు పుట్టిన గడియలు ఎలా ఉన్నాయి అవన్నీ పూజారి గారికి చూపిస్తాము అవి సక్రమంగా ఉంటే బాగున్నాయండి ఏమి వద్దు అభిషేకం చేయించుకోండి అంటారు కొంచెం మా టైమ్లు బాగాలేవు అనుకుంటే ఇలా ఇది చేయించాలి ఈ శాంతి ఉన్నది ఇలా చెయ్యాలని చెప్తారు వాటిని కావలసినవి అన్నీ వారే చెప్తారు వెంట ఉండి చేయించి మాకు ఆ సమస్యల నుంచి బయట పడేస్తారు అందువల్ల మేము మనశ్శాంతి లేనప్పుడు కుటుంబంలో కలతలుగా ఉన్నా ఏదైనా విసుగ్గా ఉన్నా భగవంతుడి సన్నిధికి పొయ్యి అక్కడ ఒక గంట కూర్చొని కాయలు కొట్టుకొని భగవత్ ధ్యానం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి వస్తాము మాకు మా మనస్ఫూర్తిగా మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఇక్కడ పక్కన చర్చీలు అని ఎవరు ఉండలేదు ఎవరు చేసుకున్నా కూడా భగవత్ ధ్యానమే ఏ దేవుడు చెప్పినా అందరినీ సర్వ మానవులు సమానులనే చెప్పారు మాకు ఎవ్వరైనా ఒకటే భగవంతుడు కానీ మేము ఎక్కువగా ఇక్కడ ఇలాగే పూజించుకుంటాము